కాన్సిలేషన్ ప్రాసెస్కు ముందుగా మనం యాప్లోకి వెళ్ళి మనం ఆర్డర్స్లోకి వెళ్ళి ఆర్డర్స్లో ఏదైతే మనం ఆర్డర్ని క్యాన్సిల్ చేయ్యాలనుకుంటున్నామో దాని మీద టాప్ చేసి అందులో మనకు షిప్పింగ్ యొక్క డీటెయిల్స్ అండ్ క్యాన్సిలేషన్ ఆప్షన్స్ డెలివరీ డేట్ వస్తుంది దానిలో క్యాన్సిలేషన్కి వెళ్ళి మనం ఏదైతే తప్ ఏదిగా ఏది తప్పుగా అనుకుని మనం ఆర్డర్ చేసామో దాన్ని మనం అక్కడ సెలెక్ట్ చేసి సైజ్ అయితే సైజు కలర్ అయితే కలర్ ఏదైతే దానిని మనం చేసి తర్వాత క్యాన్సిల్ రిక్వెస్ట్ను మనం సెండ్ చెయ్యాలి మనకు క్యాన్సిల్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చెయ్యగానే మనకు ఒక నోటిఫికేషన్ వస్తుంది అండ్ తర్వాత మన ఆడర్ క్యాన్సిల్ అయిపోతుంది